హలో ఎలా ఉన్నారు నేను నాయొక్క డ్యాకుమెంట్ యాక్సెస్ కోసం నా ఒక డిజీలాకర్ ఖాతాను నా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉదాహరణకు నా కొడుకుతో నేను నా డిజీలాకర్ ఖాతాను పంచుకోవాలని అనుకుంటున్నాను దానికి మొదటగా నేను నా పాస్వర్ద్ ఛేంజ్ చేయాలని అనుకుంటున్నాను దానికి నాకు తెలియక పోవడం కారణం వల్ల నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఖాతాను ఎలా పంచుకోవాలి లేకపోతే డిజీలాకర్ మా డిజీలాకర్ యొక్క పాస్వడ్ను నేను ఎలా ఛేంజ్ చేయాలని మీరు నాకు ఏదైనా సహాయం ఇవ్వగలరా అని అడుగుతున్నాను కావునా నేను మొదటిగా మిమ్మలిని అడిగేది ఏంటంటే నేను నా డిజీలాకర్ నా కొడుకుతో పంచుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను పాస్వర్ద్ ఛేంజ్ చేయాలి మొదటిగా నాకు ఓ ఒక బలమైన పాస్వర్ద్ ఎవరికీ తెలియంది లేకపోతే క్రొత్తది అయిన మన పాస్వర్ద్ని మీరు నాకు చెప్పగలరని నేను మిమ్ములిని సహాయం కోరుచున్నాను మరియు ఈ డిజీలాకర్ ఖాతాను మార్చుకోవడానికి గల కారణాలు వివిధ రకాలైన మీరు ఎలా చెప్పుకోస్తారు మంచిదేనా లేకపోతే చెడుదా అని